నమస్తే సార్ నా పేరు ఉదయ్ కుమార్ నేను మీ యొక్క డెలివరీ కంపెనీ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాను అది నాకు యాక్చవల్గా డెలివరీ టైం వచ్చి ఎయిట్ వో క్లాక్ చూపించింది కానీ నాకు డెలివరీ తీసుకోవడానికి ఎయిట్ థర్టీ టైమ్ అయ్యింది థర్టీ మినిట్స్ ఆలస్యమైనది ఆర్డర్ అందడానికి కావున నేను మీ కంపెనీకి ఒక తీర్మానం కోరుచున్నాను ఈ ఆలస్యమై ఆలస్యంగా ఆర్డర్ ఎందుకు అందింది అనేది త్వరగా నాకు తీర్మానం ఇప్పించవల్సిందిగా కోరుచున్నాను